దాసరి వీర వెంకట సత్యనారాయణ మూర్తి భావన దివ్య తారక రామ తేజ శ్రీ మూర్త వీర వెంకట సత్య సాయి రవితేజ గుమ్మడి వెంకటసాయి రాజారాం శాస్త్రి జక్కల లాల్ బహుదూర్ వేణుగోపాల శాస్త్రి